నాక్కాకుండా తోట పని మా ఇంట్లో ఇంకెవరికి ఇష్టమంటే నా హస్బెండ్ కి చాలా ఇష్టమండి తోట పనులు చేయాలని చెప్పేసి మేము ఫస్ట్ బాడుగింట్లోనే ఉన్నాము అక్కడ వచ్చి మాకు ముందరా వెనక పెద్దగా స్థలం ఉండేది కాదు అప్పుడు ఏం చేస్తామంటే చిన్న చిన్న తొట్లు పూల తొట్లు ఇవన్నీ తెచ్చి దాంట్లోనే చెట్లు పెట్టి ఇంటి ముందర తర్వాత మిద్దెపైన పెట్టుకునే వాళ్ళం అనమాట తర్వాత మేము సొంత ఇల్లు కట్టుకున్న కట్టుకునే టైం లోనే ఏమనుకున్నామంటే తోట పని నాకు ఆయనకి చాలా ఇష్టము ఏం చేసే వాళ్ళమంటే ఇల్లు కట్టేడప్పుడే చెప్పేసాం మా అత్తగారికి మామగారికి మాకు వెనకాల తోట వేసుకోడానికి కొంత స్థలం కేటాయించాలి తర్వాత ముందర కూడా కొంచెం సైడ్ లో ఆ బాల్కనీ లోపల వచ్చేసి కొంచెము మాకు తో తోట వేసుకోవడానికి కూరగాయలు తర్వాత వచ్చేసి పూల చెట్లు ఇవన్నీ వేసుకొనేదానికి నాకు కొంచెం స్థలం కావాలని చెప్పి వెనకకు కొంచెం ముందర సైడ్ లో బాల్కని పక్కన కొంచం స్థలం మేము కేటాయించామనమాట ఇల్లు కట్టుకున్న తర్వాత ఏం చేసామంటే వెనకాల వచ్చేసి అరటి అరటి చెట్టు తర్వాత వచ్చేసి జామకాయ చెట్టు తర్వాత వచ్చేసి పప్పాయ చెట్టు తర్వాత వచ్చి టెంకాయ చెట్టు అది పెట్టి మేము ఇల్లు కట్టి పది సంవత్సరాలు అయిపోయింది చెట్లన్నీ పెట్టమనమాట ఇల్లు కట్టడం స్టార్ట్ చేయకముందే కడగాలి వేసిన తర్వాతే ఆ స్థలం వదిలేసి ఆ ప్లేస్ లో ఈ చెట్లన్నీ నాటామనమాట ఇప్పుడు పది సంవత్సరాల పైన అయిపోయింది కదా బాగా వచ్చాయి చెట్లయితే తరచు తనే మా హస్బెండ్ వచ్చి నీళ్లు పోసేవారు పొదల కింద క్లీన్ చేసేవారు రోజు పొద్దున్న సాయంత్రము ఆయన పా బిజనెస్ ఏ షాప్ కి వెళ్లే ముందు ఫస్ట్ ఈ తోట పనులన్నీ చేసేసి తర్వాత షాప్ కి వెళ్తారు సాయంత్రం వచ్చేసి ఈ చెట్లు ఆకులన్నీ రాలిపోయి ఉంటాయి కదా అవన్నీ ఆయనే క్లీన్ చేస్తారనమాట ముందర ఇక్కడ బాల్కని పక్కన వదిలిన ప్లేస్ వచ్చేసి పూల చెట్లు తర్వాత వచ్చి కాయగూరల చెట్లు కొన్ని వేసి ఉన్నామనమాట ఏమేమంటే వంకాయ వేస్తాము సీజన్ బట్టనమాట వంకాయి తర్వాత బెండకాయి వేస్తాము క్యాప్సికము తర్వాత వచ్చేసి క్యారెటు బీట్రూటు తర్వాత కరివేపాకు చెట్టు ఉంది పుదీనా వేస్తాము టమోటాలు చెట్టు ఉంది తర్వాత వచ్చేసి పచ్చిమిరపకాయలు చెట్లు ఇవన్నీ ఈ తోట పనులన్నీ మా ఆయనే చూసుకుంటారు అనమాట దాన్ని కావాల్సిన ఎరువులు అన్ని ఆయనే తీసుకొస్తారు తర్వాత ఎక్కడైనా బజారు కి వెళ్ళినప్పుడు చూస్తే ఏమైనా మొక్కలు కొత్తగా అనిపించినా అనిపించిందంటే అవన్నీ తీసుకొస్తారు మేము నాటుకుంటాం అనమాట ఇవి కాయగూరలు సంబంధించిన గింజలు అని చెప్పి గీజలన్నీ వచ్చేసి ఈడ షాప్ లోనే అమ్ముతారు ఆ ఎరువులు గింజలు అవన్నీ తీసుకొచ్చి మేమే వేసుకుంటామనమాట పూల చెట్లు ఏమేమి ఉన్నాయంటే రోజా పూలు చెట్లు ఒక మూడు కలర్లు ఉన్నాయనమాట పసుపు కలరు రోజ్ కలరు తర్వాత వచ్చేసి వైట్ కలరు ఈ మూడు ఉన్నాయి తర్వాత వచ్చేసి కనకంబరాలు చెట్టు ఉంది మల్లొచ్చి మల్లెపువ్వు చెట్టు ఉంది ముల్లల చెట్టు ఉంది నాలుగు పూల చెట్లుంది అనమాట బంతిపువ్వు కూడా వేసాం ఈసారి పోయిన నెల వేసాము ఇంకా రాలేదు ఇలాగా ఈ తోట పనులన్నీ మా ఆయనే చూసుకుంటారు చాలా వారుకు మళ్ళొచ్చి మాకు విలేజ్ లో పొలముందనమాట అక్కడ ఆ సంవత్సరానికి ఒకసారి వరి వేసుకుంటాము ఆ వరి తోట పనులు కూడా మా ఆయనే చేస్తారనమాట ఆయనకు కొంచెం వ్యవసాయం తెలుసు ఎందుకంటే మా మావయ్య గారు వాళ్ళ నాన్నగారంతా వ్యవసాయం చేసినోళ్లే అనమాట కాబట్టి ఆయనకి బిజినెస్ లో టైం దొరికినప్పుడంత మాకు షాప్ లో పనికి మనుషులు ఉన్నారు అనమాట వాళ్ళను వదిలేసి ఈయనొచ్చి వరి వేసినప్పుడు కొంచెం వెళ్లి ఆ తోట పనులన్నీ చేస్తారు తో ఆడ పొలాలకి నీళ్లు వదలడం గాని తర్వాత వచ్చేసి నీళ్లు వదలడము ఎరువులు తీసుకెళ్ళడము మందులు కొట్టడం ఇవన్నీ మళ్ళీ చెనక్కాయలు వేసుకుంటాము ఆ తోట పనులు కూడా అన్ని ఆయనే చూసుకుంటారు ఇవి ఈ రెండు ఈ రెండు పనులన్నీ మా ఆయనే చూసుకుంటారనమాట